హలో చెప్పండి ఓకే చెప్పండి అవును నేను ఫ్రీగానే ఉన్న ఎక్స్ప్లేన్ చెయ్యండి

ఉన్నాను

ఓకే

నాకు తెలీదు

ఓకే అంటే జంక్ ఫుడ్ దొరుకుతుంది కదా అక్కడ జంక్ ఫుడ్ ఓకే అయితే మీరు చెప్పారు కదా రిసార్ట్స్ ఉన్నాయి అనేసి అందులో దొరుకుతున్నాయి అవేలబుల్గా ఉంటాయిగా

అంటే ఇక్కడ ఉన్న పరిసరము ఎలా ఉంటుంది బీచెస్ దగ్గర అక్కడ ఏమి వెదర్ పరిసరం అంత బాగుంటుందా అంటే అన్ని కొనుక్కొని వెళ్ళొచ్చా మనము

కానీ కొంచెం రిస్క్ ఉంటుంది కదండీ అలలు అలా వచ్చేస్తే ఓకే

అక్కడ ఆర్కే బీచ్ దగ్గరా అండి తెలుసా అవును అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ రష్గా ఉంటుంది అనుకుంటాను ఇప్పుడు అందరికి హాలిడేస్ ఉంది కాబట్టి

ఓకే నేను చెప్పాను కదండీ ఏప్రిల్ తర్టీకి అట్లా నేను వస్తాను మీరు ఆ టైంలో నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వండి దాని గురించి ఇంకా బాగా మీరు మాతోటి రావడానికి కుదురుతుందా ఓకే ఓకే త్యాంక్ యూ